మెగాస్టార్ పవర్ స్టార్ రియల్ స్టార్ న్యాచులర్ స్టార్ రెబెల్ స్టార్ స్టైలిష్ స్టార్ సూపర్ స్టార్ యంగ్ రెబెల్ స్టార్ నట సామ్రాట్ విక్టరీ నటకిరీటి డైలాగ్ కింగ్ మెగా పవర్ తలైవా దళపతి చియాన్ మారన్ తలైవా తిరుమగన్ కలెక్షన్ కింగ్ నట సార్వభౌమ పద్మ భూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న